బైకర్ గా నేను ఎదుర్కొన్న కొన్ని కొన్ని అతి పెద్ద సవాళ్లు ఏంటంటే కొన్నిసార్లు వాతావరణం వర్షాకాలంలో అయితే భారీ వర్షాలు వస్తుంటుంది మరియు ఆ వర్షంలో ట్రాఫిక్ కాని రోడ్డు సరిగ్గా కనిపించదు మనము ఆ యొక్క కొండ చిరవాయలు విరిగిపడటం వల్ల కూడా మనకు ప్రాణానికి ఆపద ఉంటుంది సో అందుకు మనము హెల్మెట్లు ధరించి మనం ప్రయాణం చేయాలి అప్పుడు అదొక మనకు మంచి ఒక జాగ్రత్తగా మనల్ని మనల్ని రక్షిస్తుంది మన తలకు రక్షణ హెల్మెట్ మరియు వాతావరణం వర్షాకాలంలో వానలు రావటం వల్ల రోడ్లంతా జారుతుంది అప్పుడు అతివేగంగా వెళ్ళకూడదు చాలా నిదానంగా వెళ్లాలి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో నిదానంగా వెళ్లాలి మరియు కొండ చిరాయిలు విరిగిపడటం వల్ల మన ప్రాణానికి ఆపదలు వస్తుంది అందుకే హెల్మెట్లు ధరిచ్చి మనం ఎప్పుడయితే ఆ కొండల చెరవులు తెగిపడటం విరిగిపడటంలాగా కనిపిస్తుందో అక్కడ మనం కొంచెంనిదానంగా కాని లేకపోతే ఎటు అటుపక్క వెళ్లకుండా వేరే ఎలాగైనా వెళ్లొచ్చా అని చూసుకుని వెళ్లొచ్చా అని చూసుకొని మనం వెళ్ళాలి మరియు మనకు ఎదురకుండా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే మనం వేరే యొక్క పాదులు చూసుకుని వెళ్ళాలి ఆ యొక్క పాదు కూడా ఎలా ఉండాలంటే రోడ్డు బాగా ఉండాలి బాగోలేకపోతే మనకే ప్రమాదం మరియు మొత్తానికి నిదానంగా హెల్మెట్ ధరించి ఇక్కడే ఎప్పుడైనా బండిలో వెళ్ళచ్చు కొన్నిసార్లు వాతావరణం బాగోలేకపోతే బండిని ఒక పది నిమిషాలు అది వాన ఆగేంత వరకు బండిని ఆపి దాని తర్వాత ప్రయాణాన్ని మొదలుపెట్టడం చాలా అంటే చాలా మంచిది మరియు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు మన యొక్క ఆరోగ్యానికి జీవితానికి చాలా అంటే చాలా మంచిది ఇవి నేను బైకర్ గా తీసుకునే జాగ్రత్తలు